నమస్తే అండీ అదే మాకు ఉగాది వస్తుందండి పూలు కావాలండి మీ దగ్గర ఏరకాల పూలు ఉంటాయండి ఏ రకము ఈ ఫ్లవర్స్ ఏ రకం అండి హైబ్రిడ్ హైబ్రిడ్ ఉన్నాయండీ ఆయ్ కేజీల లెక్కన అమ్ముతారండీ మూరల లెక్కన అమ్ముతారండి బుట్టలండి ఆయ్ గులాబీ పువ్వులెంతండి కాస్ట్ అన్ని బుట్టలు లెక్కనే అమ్ముతారండి చామంతి పూలండీ అన్నీ బుట్టలెక్కనేనండీ అది అయిదు వందలేనండి ఇంక తగ్గించరండి ఇదెంత అవండీ లిల్లీలు లిల్లీలు లోటస్లు అవి ఉంటాయండీ మేము రెండు రోజులు ముందే చెప్తామండీ ఎంకావాలో సరే అండీ మరి ఇంక ఇంక వేరే మోడల్స్ ఏమైన వేరే ఫ్లవర్స్ ఏమన్నా ఉంటే చెప్పండి మా పక్కవాళ్ళు కూడా తీసుకుంటారండీ తగ్గిస్తానంటే ఇంక ఇద్దరు ముగ్గురికి చెప్తానండి తగ్గిస్తానంటే ఇంక ఇద్దరు ముగ్గురికి చెప్తానండీ నాలుగు వందలు పడేలా చెయ్యండి అందరు తీసుకుంటారు కదండీ మేము తీసుకుంటాం నలుగురు ముగ్గురు అడుగుతాం కదండీ ఆయ్ అదే తగ్గేల చూడండి మరి లిల్లీలు ఎంతండీ లిల్లీలు చామంతి పూలు లిల్లీలో బుట్ట చామంతి పూలో బుట్ట మల్లె పూలు బంతి పూలు బంతి పూలు ఈ లోటస్లు తామర పూలు అవి చూడండి విడిగాను మాతో పాటు ఇంక నలుగురు అయిదుగురు తీసుకుంటారు బేరం ఒకే రేట్ చెప్పండి ఫిక్స్డ్ రేటు అలాగేనండి అదే అదే ఏ విషయమో చెప్తే నేను మళ్ళి కాల్ చేస్తానండి అయితే సరే అండీ అయితే ఏ విషయమో నేను మావాళ్ళు ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అడిగి చెప్తానండీ సరే అండీ థ్యాంక్ యూ అండీ